హలో హలో వెల్కమ్ టు అవర్ రెస్టారెంట్ మ్యామ్

వెల్కమ్ టు ద అవర్ న్యూ రెస్టారెంట్ మ్యామ్ మీకు ఏమేమి మీకు ఏమేమి సర్వీసెస్ కావాలి యా మ్యామ్ తెలంగాణ చాలా స్పెషల్స్ చేస్తాం అండి మా స్పెషల్ దమ్ బిర్యానీ ఉంటుంది అండ్ స్పెషల్ ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి మేము హలీమ్ కూడా మటన్ హలీమ్ చికెన్ హలీమ్ ద బెస్ట్ ప్రిపేర్ చేస్తారు మా చెఫ్ అందులో ఇందులో చెఫ్ ఛాయిస్ కూడా ఒకటి ఉంది అందులో మేము బిరియానీతో పాటు నాటుకోడి పులుసు బాగారా రైస్ మటన్ ఐటెమ్ కూడా మటన్ పాయ మటన్ పాయ ఉంది రోటీస్ ఉన్నాయి నాన్ రోటీస్ బటర్ నాన్ కూడా ఉన్నాయి మా దగ్గర మా దగ్గర ఉలవచారు బిర్యానీ కూడా ఉంది స్పెషల్లీ మా చెఫ్ చేసే రెస్టారెంట్ స్పెషల్ ఐటెమ్ దమ్ బిర్యానీ హైదరాబాద్ కా స్పెషల్ చికెన్ అండ్ మటన్ దమ్ బిర్యానీ మా తెలంగాణ స్పెషల్ స్పైసీ వస్తుంది మ్యామ్ మీకు ఇవ్వాల అండి మీకు ఏ డిష్లు అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో మీ టేబుల్ మీద ఉంటుంది చార్ట్ మెనూలో మీకు కావలిసిన ఐటెమ్స్ అన్నీ కూడా మీ టేబుల్ మీద మీకు ఇప్పుడు తినడానికా మీకా స్నాక్ ఐటెమ్స్ మీకు స్వీట్ కావాలా స్నాక్స్ కావాలా ఐమీన్ స్వీట్ ఆర్ స్నాక్స్లో హాట్ హాట్ కావాలా మేము బేబీకార్న్ మంచూరియన్ అండ్ చికెన్ మంచూరియన్ అలాగే చికెన్ రోల్స్ మీకు కావాలంటే మా చీఫ్ రెడీగా ఉన్నాడు చేయడానికి ఏమి ఓకే అండి మేడం ఇప్పుడు మీకు ఫుడ్ వేడి వేడిగా సర్వ్ చేయడానికి ఒక థర్టీ మినిట్స్లో ఫుడ్ వస్తుంది ఇప్పుడు చికెన్ మీరు చెప్పిన చికెన్ మంచూరియా అండ్ విత్ బేబీకార్న్తో పాటు మీకు అది మీ టేబుల్ మీద ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఉంటుంది మేడం ఇంకా కూల్ డ్రింక్స్ ఏమన్న కావాలా మ్యామ్ మీకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఓకే అండి మొత్తంగా మీకు అన్నీ టేబుల్ మీదకి పంపిచేలాగా మా సర్వర్కి ఇచ్చి మీకు పంపిస్తాం అండి థ్యాంక్ యూ అండి హవ్ ఏ నైస్ డే